సార్ కెరీర్ కౌన్సిల్ లేనా అండీ సార్ నాది ఇంటర్ ఎంపీసి స్టడీ అయ్యింది సార్ నెక్స్ట్ ఏం తీసుకోవాలో క్లారిటీ కోసం చేసాను అవును సార్ అవును సార్ వచ్చేసాయి అండీ ఫేవరెట్ సబ్జెక్టు సార్ మనకి ఏంటంటే కొంచెం బైపీసి మీద ఇంట్రస్ట్ ఉంది సార్ దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా ఇప్పుడు బీటెక్ అయిపోయాక మనం ఛీ బైపీసి అయిపోయాక బీటెక్ తీసుకోవచ్చా సార్ ఇంటర్ బీటెక్ చేసి ఇంటర్ బీటెక్ చేసి మరి కాలేజ్ సంగతి సార్ ప్లేసెమెంట్ ఎక్కడ అయితే బాగుంటుంది అని ఓకే సార్ థ్యాంక్ యూ అండీ